హలో హలో అండి సంధ్యాగారా మాట్లాడేది అమ్మ మీరు నిన్న వచ్చారు కదా హాస్పిటల్కి చూపించుకోవడానికి ఇప్పుడు ఎలా ఉంది మీకు జ్వరము

మొల్లి నొప్పులు అలా ఏమైనా వస్తున్నాయా మీరు మాత్రలు సరిగ్గా వేసుకుంటున్నారా మీకు ఇప్పుడు యూరిన్ రావడం అట్లా అంతా బాగుందా ఇప్పుడు మీకు మళ్ళీ ఏదైనా బాగా లేకపోతే హాస్పిటల్కి రండమ్మా వాటర్ బాగా తీసుకోండి డైట్ పండ్లు పండ్ల రసాలు అలాంటివి తినండి అన్నం తింటున్నారా మీరు టిఫిను ఆఫ్టర్నూన్ అప్పుడు అన్నం తింటారు కదా మీరు అది సరిగ్గా తీసుకుంటున్నారా అదే మిక్స్డ్ చికెన్ ఏం వద్దండి రెండు రోజులు ఆపేయండి కొద్ది రోజలు తర్వాత తగ్గిన తర్వాత అప్పుడు తినచ్చు ప్రస్తుతానికి మీరు మంచిగా ఒకవేళ అన్నం సాయించకపోయినా మీరు పండ్లు అవన్నీ తినండి బలవంతం మిదన్నా ఉంటారు అలాగే అండి మీకేదైనా ఇబ్బందయితే మీరు చెప్పండి నేను ఖచ్చితంగా డాక్టర్గారితో మాట్లాడి ఏదైనా సలహా మీకు ఇస్తాను ట్యాబ్లేట్లు రెండు పూట్లా వేసుకోండి జ్వరం మాత్రలు మాత్రం రా మీకు జ్వరం వచ్చినప్పుడే వేసుకోండి అలాగే అండి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడికి ఈ శారదా క్లినిక్ నెంబర్కే చేసేయండి కాలు అవునండి పక్కనే సరే అమ్మా